ప్రస్తుత కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దేశం మొత్తంలో కన్నా ఎక్కువగా మాంసాహారులే ఉన్నారు నూటికి తొంభై ఎనిమిది మంది మాంసాహారులే ఉన్నారు కానీ గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఎక్కువగా శాకాహారులు ఉండేవారు ఈ బాయిలర్ ఫామ్ అనేది ఎప్పుడయితే సక్సెస్ అయ్యిందో అందరూ కూడా ఎక్కువగా మాంసాహారులుగా మారడం జరిగింది హోటళ్ళు రెస్టారెంట్లు రిసార్టులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేవి ఎక్కువగా స్థాపించడం వలన ఎక్కువగా ఇలాంటివి వ్యాపారాలు మొదలవటం వలన ఈ నాన్ వెజ్ అనేది ఎక్కువగా అమ్ముడు అవుతుంది అదేవిధంగా ఈ నాన్ వెజ్ మాంసాహారులు అనేవాళ్ళు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ హోటల్లోనూ ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నారు అందుకు వీటికి డిమాండ్ ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉంది ఒక్క వందకి రెండు శాతం తప్ప మిగతా తొంభై ఎనిమిది మంది కూడా ఎక్కువగా మాంసాహారులే ఉన్నారు